నేను కుటుంబ సభ్యులతో విజయవాడ నుండి తిరుపతి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు తేదీన రైలు రైలు వెళ్దామనుకుంటున్నాను ఆ రైళ్ళు అందుబాటులో ఉన్నాయా